ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సినిమాలు చూపించే ప్రధాన సినిమా థియేటర్లు సులూరుపేట అత్యంత పెద్దదైన సినిమాహాలు ఐపీఐక్యు దీని సీటర్ ఆరు వందల యాభై ఆరు గుంటూరు సినిమా కెసిపి ప్రైమ్ నెల్లూరు ఎస్పిఐ సినిమాస్ విశాఖపట్నం జగదాంబ సెంటర్ జగదాంబ సినిమాస్ విశాఖపట్నం మోహిని సినిమా హాల్ విశాఖపట్నం ఐనాక్స్ సినిమా హాల్